మా ప్రాంతంలో పంటలకు సంబంధించిన అనేక పండగలను మేము జరుపుకుంటుంటాము వాటిలో కొన్ని బియ్యం పండిన తరవాత మా ప్రాంతంలో బియ్యం పండిన పండుగ జరుపుకుంటాము ఈ పండుగలో రైతులు తమ పంటలను కోసి దేవునికి నైవేద్యం ఇస్తారు పండుగలో భాగంగా రైతులు ఒకరికొకరు బియ్యం పండ్లను బహుమతిగా ఇచ్చుకుంటూ వుంటారు వరి కోత తరువాత మా ప్రాంతంలో వరి కోత పండగ జరుపుకుంటాము ఈ పండగలో రైతులు తమ పంటలను కోసి ఒకరికొకరు భోజనం చేస్తారు పండుగలో భాగంగా రైతులు ఒకరికొకరు వరి కోత కత్తులు మరియు ఇతర పంట కోసం ఉపయోగించే సాధనను బహుమతిగా ఇస్తూ ఉంటారు మొక్క జొన్న పండిన తర్వాత మా ప్రాంతంలో మొక్కజొన్న పండిన పండగ జరుపుకుంటాము ఈ పండుగలో రైతులు తమ పంటలను కోసి దేవునికి నైవేద్యంగా ఇస్తూ ఉంటారు ఈ పండుగలు రైతులకు వారి కష్టపడిన చేసేందుకు ఒక రకమైన గుర్తింపు అవి స్థానిక సంస్కృతి మరియు సాంప్రదాయలను కూడా ప్రతిబింబిస్తాయి మా ప్రాంతంలో ఒక ప్రసిద్ధ పంటల పండుగ బియ్యం పండిన పండుగ ఈ పండుగ ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరుగుతుంది ఈ పండుగలో రైతులు తమ పంటలను కోసి ఒక పెద్ద పండగ మైదానంలోకి తీసుకువస్తారు ఆ తర్వాత వారు ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకుంటూ వుంటారు ఈ విధంగా మా ప్రాంతం వారు వారి సాంసృతిక సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు